మీరు సందర్శించాలి అనుకునే కొన్ని ఇష్టమైన స్థలాలు అవి ఏవి మరియు అవి మీకు ఎందుకు ఇష్టం నాకు ఇష్టమైన స్థలాలు చార్మినార్ ఎందుకంటే అక్కడ మేము చాలా బట్టలను కొనుక్కుంటాము చాలా అమ్మ వాళ్ళకు చీరలు కొంటాము ఇంకా అక్కడ చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ చూడటానికి చాలా మంది వచ్చి వెళతారు ఇంకా అక్కడ చాలా మంది చాలా విధాలుగా

వాడిన వస్తువులన్నీ మ్యూజియంలో పెట్టి ఉంటాయి అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు పాత కాలంలో వాడిన కత్తులు కానీ ఇంకా దుస్తువులు కానీ ఇంకా ఏమైనా సరే వాళ్ళు చాలా చక్కగా భద్రంగా దాచుకొని ఉంటారు అక్కడ చాలా మంది ఇంకా రాజులు రాజుల కుర్చీలు రాజులు వాడిన దుస్తులు ఇంకా రాణుల కోసం కట్టించిన కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అక్కడ రాజులు తినే కంచాలు రాజుల కోసం ఏం చేసిన ప్రతీ ఒక్కటీ అక్కడ ఉంటుంది ఇంకా అక్కడ వాళ్ళు ఉంటారని కొంచెం నమ్మకం కూడా ఉంటుంది ఇంకా సాలార్ జంగ్ మ్యూజియం చాలా బాగుంటుంది నాకు చూడాలంటే చాలా ఇష్టమే చాలా అక్కడ చాలా నాకు చాలా నచ్చుతుంది ఇంకా గోల్కొండ

పైన సమాధి ఇలా చాలా బాగుంటుంది అక్కడ గోల్కొండ దగ్గర ఇంకా చాలా మంది స్నేహి స్నేహితులతో వెళతారు అక్కడికి గోల్కొండ అంటే అందరికీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంకా అక్కడ చాలా మంది ఉంటారు చాలా మంది చాలా రకాలుగా అక్కడికి వెళతారు కొందరు మైండ్ పీస్ఫుల్ కోసం కొందరు కొందరు ఫ్రెండ్స్తో పాటు కొందరు అలా అలా చాలా మంది వెళతారు అక్కడికి ఇంకా గోల్కొండ చాలా మంచి ప్లేస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బిర్లా మందిర్ టెంపుల్ అక్కడ టెంపుల్కి వెళితే ఎవరికైనా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా చాలా మంచిగా ఉంటుంది అక్కడ అందరూ మంచిగా చాలా మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా చాలా మంది చాలా రకాలుగా అక్కడికి వెళతారు వెళ్ళిన వాళ్ళందరికీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది అక్కడ కృష్ణుడు రాధా మాత ప్రత్యక్షమై ఉంటారు అక్కడ చాలా బాగా ఉంటుంది అక్కడ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా ఉంటారు అందరూ చాలా నమ్మకంగా మంచిగా దేవుడితో ఉంటారు ఏం చేసినా అక్కడ చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది ఇంకా జగన్నాథ్ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్లో చాలా బాగుంటుంది అందరూ ఎక్కడికి వెళతారు అక్కడ చూస్తారు చాలు ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ అందరూ చాలా చాలా బాగుంటారు కానీ అక్కడ చాలా పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందరూ చాలా బాగుంటారు అక్కడ ఇంకా ఇంకా మినీ తిరుపతి అక్కడ కూడా చాలా బాగుంటుంది లోటస్ టెంపుల్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ చాలా బాగుంటుంది నైట్ టైంలో బాగుంటుంది చాలా మంది చాలా విధాలుగా అక్కడికి వెళతారు బర్త్డే సెలబ్రేషన్ కోసం ఇంకా చాలా మంది వెళతారు బర్త్డే సెలబ్రేషన్ ఇంకా పి కొద్దిసేపు టైంపాస్కి అలా వెళతారు మంచిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ వాటర్ని చూస్తే లైటింగ్ చాలా బాగుంటుంది ట్యాంక్ బండ్ దగ్గర అందరూ చాలా బాగా ఉంటారు అందరూ చాలా ముఖ్యంగా మంచిగా రెడీ అయి వెళతారు మంచిగా ఉంటుంది అక్కడ ఐస్ క్రీమ్స్ తింటూ అక్కడ వాటర్ని చూస్తూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న సచివాలయం కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయి అక్కడ తీసుకోవాలంటే ఇంకా అన్నీ ఉంటాయి మనకు చాలా బాగా నచ్చుతాయి అన్ని అందరం మంచిగా ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకా చాలా బాగుటుంది అక్కడ ఎన్టిఆర్ గార్డెన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి అక్కడ వెళ్ళినపుడు బాగా ఎంజాయ్ చేస్తాము కూడా మనమందరం చాలా బాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాటర్ఫాల్స్ అక్కడ చాలా చాలా ఉంటాయి అండి ఆ కడింగ్స్లో ఇంకా అక్కడనే అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి ఇలా ఇలాంటివి మంచిగా ఉంటుంది అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాము మనకు నచ్చినట్టు ఉండవచ్చు అక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇంకా ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి అవి మాకు చాలా ఇష్టం మేమందరం ఇలాంటి ప్లేసెస్కి కలిసి వెళతాము చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము మంచిగా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మంచిగా ఉండాలి ఇంకా మాకిష్టమైన స్థలాలు మేము చూసినవి ఇవే మాకు చాలా ఇష్టం ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇంకా చాలా ఆనందంగా ఉంటాము మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళతాము అందరం కలిసే ఉంటాము